పచ్చని పరిశుభ్రమైన వాతావరణం కాపాడాలి అంటే మనం చుట్టుపక్కల ఉన్న ప్రతిదానిని చాలా పరిశుభ్రముగా మనము చూసుకోవాలి పచ్చదనాన్ని పెంచాలంటే మొదటగా ప్రతి మొక్కకి నిరంతరం వాటర్ పోస్తూ ఉండాలి ఎందుకంటే వాటికీ ఆహారం అవే కాబట్టి వాటికి సూర్యరశ్మి తగిలే విధంగా అలాగే నీరు ఎక్కువ పోస్తూ ఉంటే అవి ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పెంపొందిస్తాయి పచ్చదనం ఉండడం వల్ల ఆ యొక్క ప్రదేశం చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది వాటిని ఎవరు చూసిన ఆ యొక్క ప్రదేశములో ఉండడానికి లేకపోతే వేసవిలో వాటి యొక్క చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఆ యొక్క పచ్చదనాన్ని ఆ యొక్క పర్వతాలు ఎంతగానో ప్రభావితం చేస్తాయి కాబట్టి చెట్లను నాటడము పరిశుభ్రమైన వాతావరణాన్ని చూడాలంటే చెట్లను ఎక్కువగా నాటితే వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ ద్వారా మంచి వాతావరణాన్ని మనం చూడగలము కాబట్టి చెట్లను నాటి మొక్కలు పెంచి ఆరోగ్యంగా ఉండాలి